నేను వెళ్ళే లైబ్రరీలు బయట బయటకు వెళ్ళే లైబ్రరీలు ఏమీ లేవు కానీ నా ఇంట్లో వ్యక్తిగత లైబ్రరీ ఉంది అది దేవుని పుస్తకాలు గురించి చదువుకుంటూ ఉంటాను మరి నా కలల లైబ్రరీ గురించి ఏమైనా చెప్పాలి అంటే ఆ బుక్స్ నాకు చాలా ఇష్టం నేను మరి నా సమయాన్ని బట్టి ఆ బుక్స్ తీసుకుని చదువుకుంటూ ఉంటాను బైబిల్ ఫాలో అవుతూ ఉంటాను